హలో మేడం హలో ఓకే ఓకే ఓకే సార్ సార్ సార్ మీకేమేమి కావాలి ఐటమ్సు ఓకే ఓకే

ఓకే గాజుక పుల్కాలు మ మష్రూమ్ రైసు బటర్ నాన్ కాజు కర్రీ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి సార్ మళ్ళీ వైట్ రైసు పప్పు రసము ఓలిగా మీకింకా ఏమేమి కావాలన్నా అన్నీ అవైలబుల్ ఉంటాయి మన రెస్టారెంట్లో చిప్స్ చిప్స్ కానీ అన్నీ కూల్డ్రింక్స్ అన్నీ ఉంటాయి సార్ అవైలబులు ఎంతమంది సార్ మీకు ఎంతమంది టెన్ మెంబర్స్ ఎప్పుడు బుక్ చేసుకుంటారు అవునా ఓకే సార్ రెండు బిర్యానీలు కొంటే ఒక బిర్యానీ ఆఫఫ్ ఉంది మన రెస్టారెంట్లో టుడే ఈరోజు సాయంత్రము

ఓకే సార్ సాయంత్రానికల్లా మీరు వచ్చేయండి మన రెస్టారెంట్కి డోర్ డెలివరీ కూడా ఉంది సార్ ఇక్కడ డోర్ డెలివ అవైలబుల్ అన్నీ అన్నిరకాలు ఉన్నాయి మన రెస్టారెంట్లో సరే పంపిస్తాముగా ఓకే ప ఓకే సార్ మొత్తం వచ్చి టెన్ మెంబర్స్ అంటే దాదాపు ఫైవ్ థౌజెండ్ అవుతుంది సార్ మొత్తం ఇది ఓకే ఓకే